రైలు అనేది నాకు చాలా ఇష్టం రైలు ప్రయాణం చాలా సుఖవంతమైనది అలాగే క్షేమం కూడా ఎందుకంటే ఒక కుటుంబం సమేతంగా ఎక్కడికైనా వెళ్ళాలన్నా చాలా సుఖంగా ఎంతో ఆనందంగా ప్రయాణం అనేది ఉంటుంది ఎందుకంటే కూర్చోవడానికి కావాల్సిన సీట్లు కానీ అందరు ఒకచోట కూర్చునేలాగా సదుపాయంగా సురక్షితంగా వెళ్ళచ్చు అలాగే సీట్లు పడుకోవడానికి అనువుగా ఉంటాయి కూర్చోవడానికి అనువుగా ఉంటాయి మనం ఒకే సీట్లో ఒకరు కాకుండా ఇద్దరు ముగ్గురు కూర్చోవడానికి కూడా అవకాశంగా ఉంటాయి దాన్నిబట్టి నాకు రైలు ప్రయాణం అంటే చాలా ఇష్టం అలాగే బెర్త్లో మనం బెర్త్ రిజర్వ్ చేసుకోవచ్చు చేసుకున్నప్పుడు మనం ఎంతో సుఖంగా ప్రయాణం తెలియకుండా మనం పడుకోవచ్చు మనల్ని ఎవరు ఇబ్బంది పెట్టరు ఇంజన్ ఇంజన్ చూసినట్టు అయితే ఇంజన్ కూడా మరి చాలా బాగుంటుంది ఆ శబ్దం కూడా వినసొంపుగా ఉంటుంది రైలు శబ్దం మరి అంత పెద్ద ట్రైన్ను ఒక ఇంజన్ లాగుతుంది అంటే చాలా గొప్ప విషయం శబ్దంలో నాకు ఆ రైలు శబ్దం నాకు చాలా ఇష్టం అది ఒక ఆనందకరమైన శబ్దంలాగా నేను భావిస్తాను ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఒక భోగిలో మరి ఎంతమంది ఎక్కిన ఆ చక్రాలు అనేవి ఆ బరువు అంతటిని మోస్తాయి మరి అది కూడా చాలా ఆశ్చర్యకరమైనది గాలి పెట్టుకునే అవసరం ఉండదు ఏమి ఉండదు చక్రాలలో చాలా బరువుగా ఉంటాయి అవి కూడా ఒక ఒక పెట్టెకి నాలుగు చక్రాలు ఉంటాయి అయినప్పటికి అది ఎంతమంది ఎక్కినా సరే అది మోయగలుగుతుంది అంటే అది మన శాస్త్రవేత్తల యొక్క గొప్పతనం రైలు పట్టాలు ఎప్పుడైనా మే నేను చూడడానికి వెళ్తాను వెళ్ళాను కూడా చాలాసార్లు చాలా మృదువుగా మరి అంత బలమైనటువంటి వా ట్రైన్ని ఆ పట్టాలు మరి మొస్తున్నాయి అంటే చాలా గొప్ప విషయం అది నాకు చాలా ఆనందం ట్రైన్ ప్రయాణం అనేది అలాగే నేను ఎక్కువగా ట్రైన్లో వి విశాఖపట్నం వెళ్ళాను మరి ఆ రైలు ప్రయాణం మా కుటుంబంతో వెళ్ళినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది అందరం సరదాగా కూర్చోడం మాట్లాడుకోవడం ఎటువంటి ఇబ్బంది కూడా లేకుండా మరి రైలు ప్రయాణం చాలా సుఖవంతంగా ఉంది ఎన్నిసార్లు వెళ్ళినా మేము రైలులో వెళ్ళడానికి చాలా ప్రయత్నం చేస్తాం ఒకవేళ మేము అనుకున్నట్టు వెళ్ళకపోతే కొంతసేపు ఆగి అయిన సరే రైలులో మేము ప్రయాణం చేస్తాం ఎందుకంటే మాకు అంత ఇష్టం రైలు ప్రయాణం అంత సుఖవంతమైన ప్రయాణాన్ని కదా ఎవరైనా కోరుకుంటారు అలాగే మేము కూడా ట్రైన్లో వెళ్ళాలని కోరుకుంటాం రైలు ప్రయాణం చాలా సుఖవంతం చాలా సంతోషకరమైంది వీలైనంతమట్టుకు అందరు రైలు ప్రయాణం చేయాలని నేను అనుకుంటాను ఎందుకంటే రైలు ప్రయాణం అంత సుఖమైన ప్రయాణం ఏ ఏది లేదు మరియు ఆ అందరు మనకు తోడుగా ఉన్నటువంటి ఆ యొక్క ఆ యొక్క మనకి ఆనందం ఆ సంతోషం మరి ఎక్కడ కలగదు అందుకని మేము రైలు ప్రయాణాన్ని సుఖవంతం సులభకరం అని అనుకున్నాం మేము ఎప్పుడు ప్రయాణము చేసిన రైలులో చేయాలని అనుకుంటున్నాం అదే మంచిది నాకు రైలు అంటే చాలా ఇష్టం ఎప్పుడు వెళ్ళిన రైలులో దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు రైలులో వెళ్ళాలని నేను అనుకుంటాను ఇష్టమైన ప్రయాణం సుఖవంతమైన ప్రయాణం రైలు ప్రయాణం అని నేను భావించి మా కుటుంబంతో మేము ఎక్కడికి వెళ్ళిన రైలులో వెళతాం వెళ్తున్నాం కూడా ఇక మీదట వెళ్ళాలి అనుకున్న ఎక్కడికైనా రైలులో వెళతాం అం దాన్ని బట్టి నాకు రైలు అంటే చాలా ఇష్టం